కాజు కట్లీ గాజర్ హల్వా గులాబ్ జామ్ జిలేబీ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు సీసం బర్ఫీ కోకనట్ బర్ఫీ డోనట్స్ పేస్ట్రీస్ కుకీస్ శాండ్విచ్ సోజూ మేపల్ సిరప్ హనీ కేక్ బటర్ స్కాచ్ కేక్ పైనాపిల్ కేక్ చాక్లెట్ కేక్ రెడ్ వెల్వెట్ కేక్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ప్లేన్ కేక్ ఖీర్ బాదం ఖీర్